మా దగ్గర స్థానికంగా చాలా సౌలభ్యాలు ఉన్నాయి ఉదాహరణకి ఆసుపత్రులు క్లినిక్లు అలాంటివి చాలానే ఉన్నాయి ఆసుపత్రులు అయితే మా జిల్లాలో ఒక జిల్లా ఆసుపత్రి రెండు ఏరియా ఆసుపత్రులు ఇరవై ఒకటి సామాజిక ఆరోగ్య కేంద్రాలు ముప్పై ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు అలాగా చాలా ఉన్నాయి అయితే ముఖ్యంగా మా దగ్గర జిల్లా ఆసుపత్రి ఉంది దాంట్లో అన్ని సౌకర్యాలు కనిపిస్తాయి అంటే ఏ ఏది ఎటువంటి రకాల వచ్చినా జిల్లా ఆసుపత్రి కాబట్టి ఉచితంగానే చూస్తారు అలాగే ప్రతీది అయిపోతుంది ప్రతీ ప్రతీ సమస్యకి అక్కడ డాక్టర్ ఉంటారు ఒకొక స్పెషలైజేషన్కి ఒకొక స్పెషలిస్ట్ ఉంటారు అంతే కాకుండా ప్రైవేట్ హాస్పిటల్ కూడా చాలానే ఉన్నాయి సిహెచ్సిలు ప్రధాన ఆరోగ్య కేంద్రాలు పిహెచ్సిలు ఇలాగా చాలానే ఉన్నాయి సిహెచ్సిలు ప్రత్యేకంగా లెక్కేసుకుంటే ఒక ఇరవై ఇరవై ఐదు వరకు ఉంటాయి ఆ చుట్టుపక్కల పిహెచ్సిలు అయితే మా ఇంటి పక్కనే ఒకటి ఉంది అది మాకేదన్న మందులు అలాంటివి కావాల్సి వస్తే అక్కడికి వెళ్ళి తెచ్చుకుంటుంటాము అంటే అక్కడ చిన్న చిన్న ఉచితంగా తీసుకుంటాం ఏదన్న పెద్ద సమస్య వచ్చిన్నప్పుడు మేము జిల్లా ఆసుపత్రికి కాని ఏదన్న బయట ప్రైవేట్ హాస్పిటల్ కాని వెళ్తాము ప్రైవేట్ హాస్పిటల్లోనేమో

కా కార్డియాలజీ అలాంటివి కూడా ఉన్నాయి అవి చాలా బాగానే చూస్తారు అక్కడ స్పెషలైజ్డ్ డాక్టర్లు అలాగా చాలా మంది ఉన్నారు వాటిలో కొన్ని ముఖ్యమైనవి ఏంటంటే ఏలూరు హాస్పిటల్ ఒకటి విజయ మల్టీస్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ కురావ్ కురపాటి హోమియోపతి క్లినిక్ ఒకటే ఉంటుంది ఇవి ప్రజలకు చెందినవి అవి కాకుండా ప్రభుత్వ క్లినిక్లు ఏమో జిల్లాలో అనేక ప్రొవిజన్ క్లినిక్లు ఉన్నట్టు మా దగ్గర కూడా అంతే కాకుండా మా దగ్గర యూహెచ్సీ కూడా ఉంటుంది ప్రైవేట్ క్లినిక్లు ఏమో మా చుట్టుపక్కల ఒక రెండు ఎన్నో ఉన్నాయి అక్కడ ఆర్యంపిలు గట్ట చూస్తూ ఉంటారు అంతే కాకుండా సిహెచ్సిలో మేము చిన్న చిన్నవి చిన్నపాటి సంరక్షణ అదే ఆరోగ్యం బాగాలేనప్పుడు అలాంటివి చూపిచ్చుకోవడానికి వాడుతూ ఉంటాము అంతే కాకుండా కోవిడ్ వచ్చిన టైంలో అయితే జిల్లా ఆస్పత్రిలో చాలా ఒత్తిడి పుట్టింది అక్కడ క్వారంటైన్లో పెట్టడం అక్కడ ప్రతి ఒక్కరిని రోగులు అందరిని చూసుకోవడం చాలా బాగా చూసుకున్నారు నేనైతే అక్కడికి వెళ్ళలేదు కాని క్వారంటైన్కి నేను అంటే నాకు రాలేదు నేను వెళ్ళలేదు కాని వెళ్ళినవాళ్ళు చెప్పిన ప్రకారం అయితే చాలా బాగా చూసుకున్నారని అన్ని నీట్గా ఉంచారని గట్ట చెప్తూ ఉంటారు మా దగ్గర ఉన్న హాస్పిటల్ కూడా చాలా బాగుంటుంది ఇంకా ఏదన్నా ముఖ్యంగా అదే ఎమర్జెన్సీలు ఏమన్నా వస్తే మాకు అందుబాటులో ఉండేలాగా ఎక్కడికక్కడ నెంబర్లు రాసుంటారు వాటిలో నాకు గుర్తున్నయి ఏంటంటే వన్ నాట్ ఎయిట్ ఒకటి అది ఆంబులెన్స్ ఫ్రీగానే వస్తుంది ఏదన్నా విషయాలు తెలుసుకోవాలంటే వన్ నాట్ ఫోరు అదే వన్ నాట్ ఫోర్లో మందులు గూడా ఇప్పిస్తూ ఉంటారు మహిళలకు హెల్ప్లైన్ అయితే పది తొంభై ఒకటి అని టెన్ నైన్టీ వన్ నెంబర్కి ఫోన్ చేస్తే మహిళలకు సంబంధించింది చెప్తూ ఉంటారు అంతే కాకుండా పది డెబ్బై ఏడు చిన్న పిల్లలకి సంబంధించిన ఫోన్ నెంబర్ అది దాంట్లో కూడా అన్ని బాగానే చెప్తూ ఉంటారు